నాకొక బుక్ కావాలి సోషల్ బుక్ సోషల్ బుక్స్ కావాలి సిక్స్త్ క్లాస్ వాళ్ళకి సైన్స్ బుక్స్ సారి సోషల్ కాదండి అవునండి ఒక ఇరవై కావాలి ఎంతకి

ఆరో తారీఖు అంటే కొంచెం కష్టమండి ఎంత పడుతుంది ఐదు వందలా మరీ ఎక్కువ అనిపిస్తుంది లేదు రెండు వందల యాభై చేసుకోండి మరీ ఆరో తరగతికి మరీ అంతయితే టెక్స్ట్ బుక్కసే అంతుండదండి సరే అండి ఎప్పటికల్లా ఇస్తారు మాకు డెలివరీ చేస్తారు రేపు సాయంత్రం

ఆ మార్చ్ పదో తారీఖు ఆ సరే ఆ సరే అండి